నేను ఈ మధ్యకాలంలో ఆన్లైన్లో లోఫర్ షూ అనేవి తిసుకున్నాను అవి చూడటానికి బాగున్నాయి కానీ వేసుకుంటుంటే చాలా ఇబ్బందిగా ఉంటున్నాయి ఎందుకంటే అది నడిచేటప్పుడు కూడా చాలా ఇబ్బందిగా ఉన్నాయి వాటర్లో తడిచినప్పుడు కూడా క్వాలిటి అనేది తగ్గుతుంది